హలో ఎవరండి అవును మేడం మీరు ఎవరు అవును మ్యామ్ నేనేే మ్యామ్ వస్తుంది మ మ్యామ్ మీ ఆర్డర్ కోసమే ఉన్నాను ఇక ఒక వన్ మినిట్ వన్ మినిట్లో వస్తాను మ్యామ్ మీ దగ్గరికి మ్యామ్ అదేం లేదు మ్యామ్ కొంచం షేప్ లేట్ చేశారు అందుకే టైం లేట్ అవుతుంది మ్యామ్ అదేం లేదు మ్యామ్ అంటే చాలా మంది ఒకేసారి ఆర్డర్ చేసేవరికి వాళ్ళకి ఇచ్చే వరకి మ్యామ్ అది ఒక్కొక్కసారి తప్పులు అవుతు ఉంటాయి కదా మ్యామ్ స అదే చల్లారలేదు మ్యామ్ అలాగే ఉంది ఒకసారి వన్ మినిట్లో నేను తెచ్చిస్తాను మ్యామ్ నేను వ వస్తున్నాను మ్యామ్ అది ఏమి ఒక్కొక్కసారి క్షమించండి మ్యామ్ మీరు ఒక్కసారికి మళ్ళీ లేదు లేదు మ్యామ్ ఊరికే ఇలా ఇలా ఎందుకు చేస్తాం మ్యామ్ మాకు ఏమన్నా సరదానా మ్యామ్ ఇలా చేయడం అయ్యో అంత పెద్ద మాట అంటారు ఏంటి అదేంటి మ్యామ్ అది ఏమి లేదు అది ఏమి లేదు మ్యామ్ నేను వస్తున్నాను ఒకేస్ నిమిషంలో మేము ఉంద ఉంటాను ఆల్రెడీ ఫుడ్ వేడిగా ఉంది మ్యామ్ చల్లారిపోలేదు అది ఏమి లేదు మ్యామ్ అంటే ఇందులో నా తప్పు ఉంది మ్యామ్ ఒప్పుకుంటున్నాను కానీ మరీ మీరు అలా అంటే మ్యామ్ యాక్చువల్గా మీ ఫుడ్ కోసమే వెయిట్ చేస్తున్నాం అక్క అప్పటి నుంచి అది ఏమి వేరే వాళ్ళకి ఇచ్చేవరికి లేట్ అయింది మ్యామ్ కొంచెం అటు ఒకసారి అడ్జస్ట్ అవ్వండి మ్యామ్ మ్యామ్ ఆ రెండు నా చేతులు ఎలా ఉంటాయి మ్యామ్ రీఫండ్ అండ్ కొత్త మ్యామ్ అంతా అయితే కష్టం మ్యామ్ కావాలంటే నేను అది మీ మనీ మొత్తం ఇవ్వలేను కానీ ఫిఫ్టీ పర్సెంట్ అలా కట్ చేేస్తాం మ్యామ్ అలా అయితే ఓకే మ్యామ్ మరి ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ ఇంకోసారి అవ్వ కుండా చ తీసుకుంటాను మ్యామ్ సారీ మ్యామ్